ఆన్లైన్లో నేను శారీ కొన్నాను చాలా అంటే చాలా బాగా నచ్చింది క్వాల్ చీర ఎంత మెత్తగా ఉంది కట్టుకుంటే చాలా అందంగా ఉందని మా ఫ్రెండ్స్ నాకు పొగిడారు చాలా అంటే చాలా బాగా నచ్చింది క్వా క్వాలిటీ కానీ మెత్ ఉతికినప్పుడు పాడవ్వడం కానీ అలాంటిదేం లేదు చాలా అందంగా ఉంది నేను ఊహించినట్టు నాకు నేను ఏదైతే కావాలి ఏదైతే కావాలని కొనుక్కున్నానో అదే దొరికింది చాలా థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోడక్ట్ని ఆన్లైన్లో పెట్టినందుకు